సార్ మీ ఇప్పు మీ సాన్ టన్లో ఏమేమి ఉన్నాయ బుక్స్ గాని స్టడీ మెటీరియల్స్ గాని ఎంపీీ ఉం డిగ్రీ కావాలి తో రేడియం రేగండివాల టెన్ ప్లిక్స్ అన్న ఆతబ్బి అన్ని సబ్జక్ట్టులో ఆ అందులో ఏది మంచి క్వాలిటీ ఉంటే పేపర్స్ గాని అలా చదువుకోవడానికి టాపిక్స్

ీటెల్లు ఉంద వచ్చను కాగే ఇంకోటొచ్చేసి డిగ్రీలో చాలా డీటెయిల్గా రావాలి పేపర్స్ అని ఏదైనా టాపి స అవనిస్తను అట్నే వాటికి తోడు ఒకటు నోట్ బుక్స్ త్రీ పెన్స్ త్రీ బ్లూ పెన్స్ త్రీ బ్లాక్ పెన్స్ క్వాలిటీ ఉండాలియిం మా రాసు

అ టోటల్ బిల్లు ఎంతయితే చెప్పని దాలో డిస్కౌంట్ అవునాభ వత్రమ అయి రావు ఇంకావసరం అవింందిస్తాం ఇలా మన సిక్స్ బుక్స్ అంటే సిక్స్ సిక్స్ త్రీగా ఓకే ఓకేసం